రాంబాబుగారు రండి ఎక్కడికెళ్తున్నారు కూర్చోండి కాసేపు

ఏమోనండి బాబు బోల్డు పేపర్లు అయిపోతనాయండి మాయి ఆయ్ అదే పక్కోలు ఈ పక్కోలు కూడా పేపర్లు వదిలేసి వెళ్ళారు చూడండి ఎన్నిపేపర్లు ఉన్నాయో సాక్షి అంటా ఆంధ్రజ్యోతి ఈనాడు ఇదిగో మా పక్కింటోళ్ళు ఉన్నార శ్రీనివాసుగారాళ్ళు మన ఇంటికాడ ఒకొక్కరు ఒక్కొక్కపేపర్ వేసుకుంటున్నారండి అయినా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువయిపోయినయి ఇయి చాలా ఎక్కువయిపోయినీయండి బాబా సాక్షి ఛానలుంది సాక్షి పేపరు ఉంది అలాగే ఈనాడు ఛానలుంది ఈనాడు పేపరుంది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపరుంది ఛానలుంది వీళ్ళందరూ ఇంకా ఇంకా ఏ ఏదీ అధికారంలోకి వస్తే వాళ్ళకింక మద్దతిచ్చేలా ఉన్నారు ఈ ఏబీఎన్ ఇంకా టీడీపీ దేనాండి ఏబీఎన్ అంతా టీడీపీ మద్దతంటన్నారు ఆ సాక్షీ తెలిసిందే వైఎస్ఆర్సిపిది

ఈ టీవీనైనొడంటారా ఇంకా న్యూట్రల్గా ఉంటాడు టీవీనైనోడేమో ఎవరు డబ్బులిస్తాడో వాడి దగ్గర అక్కడ ఉంటాడంతే ఎవరిస్తే వాళ్ళు

అంతేండి అంటే ఏముండదండి వాళ్ళకి ఏదైతే టీఆర్పీలుంటాయో టీఆర్పీలో ఏం ఏమైతే వస్తున్నాయో వాటికే వేస్తారింకా అవే చూపిస్తారు న్యూస్ చాన్ న్యూస్ పేపర్లో కూడా ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ పేజ్లో ఇంకా రాజకీయ నాయకుల బొమ్మలే ఉంటాయండి ఎక్కువ ఇదిగో మొన్నట మొన్నటికి మొన్న మన మనూరు పక్కన ఇద్దరంటా స్నేహితులు ఏదో డబ్బు విషయంలో కో చ ఒకరిని ఒకరు చంపేసుకున్నారంటా కనీసం మన లోకల్ లోకల్ పేపర్లో కూడా అది రాలేదండి ఆయ్ అదోస్తుంది కదా ఆంధ్రభూమి ఒకటీని ప్రజాప ఇదే మొన్న మూడు మూడు వారాలవుతున్నటుందండది మా మన ఊరికొక పది కిలోమీటర్లు దూరమంటండి అది నాకే ఎవరో చెప్పారు ఏదో అప్పూ ఒకరినుంచి ఒకరు తీసుకున్నారు ఇంకా అలా ఒకరిని ఒకరు చంపేసుకున్నారంట మరీ అంత అలగయితే

వాటిలో ఇంక ఇంకోటి మొన్న మొన్న అర్థరాత్రి గట్టిగా వాన పడింది గుర్తుందండి మీకు రోజు మొత్తం ఒక ఏంటీ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి పక్కనున్న ఇళ్ళు మొత్తం కాలిపోయింది తాటాకిళ్ళు అదీ అది కూడా అండి అలాంటియి కూడా ఈ మన లోకల్ ఛానల్లో రాటల్లేదు పోని పై ఛానల్లో అక్కర్లేదులెండి అలా లోకల్ ఛానల్లో కూడా వేయలేదండవి వాళ్ళకేంటండి ఎవవడైతే యాడ్లకి డబ్బులిస్తన్నాడో వాళ్ళవి వీళ్ళకి టీఆర్పీ ఏవయితే పెరుగుతాయో షోలు మాత్రం వేస్తూన్నారండి వీళ్ళు అంతకుమించి ఇంక చేసేదేమి ఉంటల్లేదు వాళ్ళు లేదు ఇప్పుడు ఇన్ని పేప ఇన్నిపేపర్లున్నాయండి ఇన్నిపేపర్లు కూడా ఇందులో రాసింది ఇంకో దాంట్లోకొచ్చినప్పడికి అబద్ధం అయిపోతుందండి ఏదీ ఏది నిజం ఏది అబద్ధమో తెలియట్లేదు ఇప్పుడు మళ్ళీ మనం ఖచ్చితంగా చెప్తే చాలంటేండి నేనొకటి చూస్తానండి ఎన్డిటీవీ అని బీబీసీ ఛానల్ అని ఉంటాయి నేషనల్ ఛానల్లు అయి నిర్భయంగా చెప్తారండి వాళ్ళు వాళ్ళకి అలాగా ఒకరి పక్షాన ఉండరుగానండాళ్ళు నిజాన్ని కొంతయినా చెప్తారు బయటికి తీసుకొస్తాకి ప్రయత్నిస్తారాళ్ళు ఇప్పుడూ ఇప్పుడు పేపర్లో ఇప్పుడు పేపర్లో కూడా సిరి సిరియాని అదే ఇజ్రయేలునీ ఘజా యుద్ధాలకూడా ఇప్పుడే ఏ పేపర్లో అయినా మీకు పెద్దగా కనబడుతాన్నాయండి వీళ్ళ మన మన మన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయలు చంద్రబాబు జైలుకెళ్ళడం వీటిలవే వేస్తున్నాడు తప్పా అలాంటి యుద్దాలు జరుగుతున్నాయి ఆ ఛానల్లో అవి చుపిస్తున్నాడండి యుద్దాలు కనీసం తెలిసినవే ప్రపంచంలో ఏం జరుగుతుందో వీళ్ళు మన రా ఈ రాజకీయాలు ఎక్కువైపోయినీయండి బాబు ఈ రాజకీయాలు ఇంకా సినిమా ప్రమోషన్లు ఇవే ఉంటాయింక ఎప్పుడు చూసినా ఇలా అయిపోతాయి రోజు రోజులలా అయిపోయాయండి మనము ఏం చేయలేం

సరేనండిక ఈ పొద్దున్న ఇంక బయటకెళ్ళాలి కూరగాయలేయో తెమ్మన్నారు ఇంట్లో కూర్చోండి కూర్చొని కాసేపు చదివయినా వెళ్ళండి చదివయినా వెళ్ళండి మీరు మేము వెళ్తాములే కాని మళ్ళీ కలుద్దాంలేండి